బైక్ గేర్ అనేది పాడైపోయినప్పుడు దానిని సవరించచ్చు కానీ సవరించేటప్పుడు ముందుగా దాన్ని మనం యొక్క బైక్ యొక్క చిన్ చిన్న షోరూంలు ఉంటాయి ఆ షోరూంకు వెళ్ళి దాని యొక్క వొ ఒరిజినల్ ప్రాడక్ట్ అనేది తీసుకోని వేస్తే మన గేర్లు అనేది స్మూత్గా పడతాయి మన ఏంటంటే లోకల్ వెండర్స్ దగ్గర తీసుకుంటే ఆ గేర్లు అనేది రెండు రోజులు పనిజే పనిచేస్తాయి తర్వాత ఏంటంటే మళ్ళీ టైట్గా ఉండడం వల్ల బ్రే ఈ గేర్లు అనేవి మనం టచ్ చేసినప్పుడు తొందరగా పడవు తొందరగా పడకపోతే మనకు ఎప్పుడైనా మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది గొ కొన్ని కొన్ని సార్లు అయితే ముందర బండిని గేర్లు పడక పడకపోవడం వల్ల గుద్దే సమస్యలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం గేర్ డౌన్ అయిపోయింది కదా అని చెప్పి మనం మనం జస్ట్ ఎక్సలేటర్ వదిలేస్తాం కానీ అది గేర్ ప పడపోతే డౌన్ అవకపోతే వెహికల్ అనేది కొంచెం అదే మూమెంట్లో వెళ్ళిపోతుంది సో గేర్లు అనేది ఎప్పుడైనా సరే షోరూంలో మనకు యొక్క బండి యొక్క ఒరిజినల్ ప ఒరిజినల్ తీసుకుంటే చాలా మంచిది ఏంటంటే ఇప్పుడు ఈ గేర్లు అనేది వెహిక వెహికల్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కడైనా ట్రాఫిక్లోనా సరే ఈ గేర్లు వేసుకున్నప్పుడు ఏ వెహికల్ అయిన మనం తోలగలుగుతాం ఈ స్కూటీలో ఏంటంటే గేర్లు వేయకపోవడం వల్ల మనం ఇక్కడ చిన్నగా పోవాలన్న సరే మనం ఏంటంటే ఇది గేర్ లేదు కాదా అని చెప్పి మనం ఏం చేస్తాము ఎక్సలేటర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఉన్న ముందుర ఉన్న ఆ వెహికల్ అనేది గుద్దే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది తప్పితే మనం అనేది ఆ బండి ఆగే స్థితిలో అనేది అది రాదు సో అందుకని ఎప్పుడైనా సరే గేర్లు బండి ఉండే తీసుకోవడం వల్ల చాలా మంచిది